మత్స్యకారులకు చెందిన కొన్ని కులాలు ఉన్నాయి బీసీబీ బీసీసీ బీసీడీ వాళ్ళకి బడుగు వర్గాలు చెందిన వాళ్ళ కింద వాళ్ళు వాళ్ళు వాళ్ళలో వస్తారన్నమాట ఈ సంఘాల్లో కొన్ని కొన్ని ఈ సంఘాలు కొన్ని కొన్ని సమూహాలు ఏర్పాటు చేసుకుంటారు ఎస్సీఎఫ్యు ఎఫ్డీయు అనే సమూహాలు ఏర్పాటు చేసుకుంటారు మరి ఈ సంఘాల్లో కొన్ని వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఆ సంఘాల్లో ఏవిధంగా ఉండాలి ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి వాళ్ళకి కొన్ని కట్టుబాట్లుంటాయి ఆ కట్టుబాట్ల ప్రకారంగానే వాళ్ళు ముందుకు నడుస్తారన్నమాట ఆ జీవనాధారం వాళ్ళ యొక్క ఒక కల్ ఒక యూనిటీ ఆ యూనిటీ ప్రకారంగా వాళ్ళు కలిసిమెలిసి ఉంటారన్నమాట అప్పుడప్పుడు వేటకెళ్ళి సముద్రంలో వేటకి వెళ్తారు ఆ వేటకెళ్ళేటప్పుడు వాళ్ళకు కట్టుబాట్లు ఉంటాయి ఈ ఏఏ సంఘాలు ఈ ఈ సంఘం ఒకసారి వెళ్ళాలి ఈ సంఘం ఒకసారి వెళ్ళాలి అని చెప్పి లేదంటే ఏదైనా పండుగలు వచ్చేటప్పుడు ఈ మన సముద్రంలో వేట వేటకు వెళ్ళకూడదు అందరం కూడా వేట మానేయలని చెప్పేసి ఇలాంటి కొన్ని కట్టుబాట్లు నిర్ణయిస్తారు వాళ్ళకు కొన్ని కుల సంఘ కుల దేవతలుంటాయి గంగమ్మ తల్లి పోలేరమ్మ తల్లి నూకాలమ్మ తల్లి ఇలాగా కొన్ని కొన్ని కుల దేవతలు ఉంటాయి ఆ కుల దేవతలు వాళ్ళు ఎక్కువగా పూజించుకుంటారన్నమాట ఆ పండుగలు వచ్చినప్పుడు చాలా సరదాగా వాళ్ళ యొక్క బంధుమిత్రులతో అందరిని కొరొంపి వాళ్ళు వాళ్ళు కలుసుకొని వాళ్ళ వాళ్ళ యొక్క బంధువులందరు కూడా ఆ పండుగను బాగా చేసుకుంటారు ఆ యొక్క కులం ఎక్కువగా గంగమ్మ తల్లిని వాళ్ళు పూజిస్తారన్నమాట ఎందుకంటే వాళ్ళు గంగమ్మ ఒక సముద్రంలోకి వెళ్ళి ఆ గంగ తా ఆ గంగమ్మ తల్లి సముద్రంలోకి వెళ్ళి వాళ్ళ జీవనోధారం అదే కాబట్టి ఆ యొక్క చేపల వేటకు వెళ్తారు కాబట్టి వాళ్ళు ఆ యొక్క ఎక్కువగా గంగమ్మ తల్లని పోరమ్మ తల్లని పోలేరమ్మ తల్లని తర్వాత ఇలాంటివి కొన్ని కొన్ని వాళ్ళందరు చాలా సరదాగా ఆ పండుగను చేసుకొని ఆ దేవతలను ఎక్కువగా పూజిస్తారు